మన తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష ఎందుకంటే మన తెలుగు భాషలో అనేక అర్ధాలు కలిగి ఉంటాయి అనేక నానార్ధాలు కలిగి ఉంటాయి ఒకే పదాన్ని ఒకే రకంగా మాత్రమే వాడుతారు అదే ఇంగ్లీష్ భాష అనుకో ఒక పదాన్ని వేరే వేరే భా వేరే వేరే రకాల అర్థాలు కూడా ఉంటాయి ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి కానీ తెలుగు భాషలో మాత్రం ఒక పదానికి ఒకటే అర్థం ఉంటుంది ఒక పదానికి ఒకే అర్థం ఉంటుంది మన తెలుగు భాషలో చాలా రకాల తీయదనం కమ్మదనం ఉంటుంది మన భాషలో సామెతలు పొడుపు కథలు ఇలాంటివి అన్నీ రకాలుగా ఉంటాయి సామెతలు పొడుపు కథలు వచ్చి అవి విప్పుతుంటే మనం విప్ప రాకుండా ఉంటాయి పొడుపు కథలు అనేవి విప్ప రాకుండా ఉంటాయి అదే సామెతలు వచ్చి అందులో ఎంతో అర్ధాన్ని దాగి ఉంటాయి ఈ మన తెలుగు భాష అనేది మన రాష్ట్ర సంస్కృతిని తెలి తెలియచేస్తుంది మన కట్టు బొట్టు మనం మాట్లాడే భాష విధానం ఇది అనేది మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీక మన తెలుగు భాష మన రాష్ట్ర సంస్కృతికి అర్థం పట్టేలాగా ఉంటుంది